నేను వ్యవసాయంలో సాంకేతిక మార్పులు అనంటే పిండివేసే టైం అయినా ఇంకా ఎరువుల విషయంలో అయినా దానికి మందు చల్లడం పిచికారీ రోగం వచ్చినపుడు పురుగు పట్టినపుడు పిచికారీ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండడంవల్ల దానికి మంచి పంట ఎలాంటిది పాడవకుండా మంచిగా ఉంటుంది దానివల్ల లాభాన్ని పొందుతూ ఉంటాము పంట వేసేముందు మనము ఇంటిదగ్గర వేసుకున్నటువంటి ఎరువులను తీసుకువెళ్ళి పొలంలో వేసి దానిపైన పంట వేసుకోవడంవల్ల ఎక్కువగా పంటలు నష్టపోకుండా మంచిగా ఎలాంటి చీడపురుగులు రాకుండా ఇంకా పంటకి బలాన్ని ఇస్తాయి అది మనం ఇంటిదగ్గర తయారుచేసుకునే ఎరువులు ఎలాంటి బయట చేసినవి ప్లాస్టిక్ అట్లాంటివి కాకుండా మంచిగా ఇంటిదగ్గర తయారుచేసిన ఎరువులను వాడడంవల్ల పంట ఎక్కువగా ఆదాయాన్ని ఇస్తుంది